ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క పిల్లలు ఎక్కువ మొబైల్ చూడడానికి అలవాటు పడుతున్నారు మొబైల్స్తోనే కాకుండా టీవీ చూడడం ఎక్కువ స్క్రీన్లను చూడడానికి ఎక్కువగా అలగ అలవాటు పడుతున్నారు అలా చూడడం వల్ల వాళ్ళు వాటికి అట్రాక్ట్ అయిపోయి గేమ్స్ ఏమీ ఆడడం లేదు దానివల్ల ఆటలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అట్లా ఆడుకోకపోవడం వల్ల పిల్లలు ఉబ్బకాయంకి గురి అవుతున్నారు ఎక్కువ వెయిట్ అవుతున్నారు ఎక్కువ బరువు గలుగుతున్నారు వాళ్ళకి హైట్కు తగ్గ బరువు ఉండటం లేదు దానివల్ల పిల్లల్లో అనారోగ్యం అనారోగ్య పాలవుతున్నారు అనారోగ్య పాలవ్వడం వల్ల వాళ్ళు హాస్పిటళ్ళ పాలు అవుతున్నారు దాని దాని నుంచి కాపాడుకోడానికి మనం పిల్లలని ఆటలు ఎక్కువ ఆడనివ్వాలి అది ఆటలు ఆడడము అనేది ఆన్లైన్ గేమ్లు కాకుండా మనము ప్లే గ్రౌండ్లో ఆడే ఆటలలు ఎక్కువగా ఆడనీవ్వాలి స్క్రీన్లను తక్కువ చూపించి మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అంటే వ్యాయామంతో పాటు ఆటలు ఆడిపివ్వాలి ఆటలు ఆడిపిస్తే అన్ని వ్యాయామాలు చేసినట్టే కాబట్టి మనం వాళ్ళని ఆటలు ఆడ్డానికే ఎక్కువ ప్రోత్సహించాలి ఆ ఆటలు ఆడ్డానికే ఎందుకు ఎక్కువ ప్రోత్సహించాలి అంటే వాళ్ళు శరీరకంగా దృడంగా ఉంటేనే వాళ్ళు భవిష్యత్తులో ఎదైనా పోలీసు ఉద్యోగాలకి ఈజీగా అర్హులు అవుతారు కాబట్టి ఎక్కువ పరిగెత్తడం ఖో ఖో కబడ్డీ లాంటివి ఆటలు ఆడ్డం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది